నేను పుస్తకాలు ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ బుక్ స్టోర్లు చౌక బుక్ స్టోర్లు ఆన్లైన్ బుక్ స్టోర్లు ఫ్లాట్ మార్కెట్లు మరియు పుస్తక పండుగల్లో బాగా కొంటూ ఉంటాను సెకండ్ హ్యాండ్ బుక్ స్టోర్ల వల్ల చాలా ఉపయోగం అవి తక్కువ ధరలోనే మనకి పుస్తకాలను అందిస్తాయి ఆ పుస్తకాలు కొత్త వాటి గానే మంచి అనుభవాన్ని ఇస్తాయి చాలామందికి పుస్తకాలు కొనడంలో చాలా సరసమైన పరిష్కారాన్ని నాకు అందిస్తున్నాయి చౌక బుక్ స్టోర్ల వల్ల చాలా పుస్తకాలు మనం తక్కువ ధరలోనే కొనగలుగుతాం ఇవి సాధారణంగా పుస్తకాలు న్యూస్ పేపర్లు మ్యాగజైన్ ఎక్కువగా కలిగిన చోట్ల ఉంటాయి ఇక్కడ పుస్తకాలు చాలా తక్కువ ధరకే వస్తాయి ఆన్లైన్లో మనకి చాలా ఆఫర్స్ వస్తాయి ఈ ఆఫర్స్ వల్ల మనం సెకండ్ హ్యాండ్ బుక్స్ని చాలా ఈజీగా తక్కువ ధరలకు కొనచ్చు ముఖ్యంగా అమెజాన్ ఫ్లిప్కార్ట్ బుక్ డీపో వంటి ప్లాట్ఫామ్లో చాలా తక్కువ ధరకే మనకు పుస్తకాలు దొరుకుతాయి ఇవి విద్యార్థులకి చాలామందికి పుస్తక ప్రియులకి చాలా ఉపయోగపడతాయి ఫ్లాట్ మార్కెట్లో కొన్ని సందర్భాల్లో పుస్తకాల ఫ్లాట్ మార్కెట్లు బుక్ ఫేయిర్లో కూడా జరుగుతాయి అక్కడ పుస్తకాలు కొనడం చాలా సులభంగా అలాగే డిస్కౌంట్లతో మనకి వస్తాయి ఇది మనకి మంచి అవకాశం పుస్తక పండుగల్లో మనం పుస్తకాలు కొనడం సెకండ్ హ్యాండ్ పుస్తకం కేవలం తక్కువ ధరలో ఉండడమే కాకుండా అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తాయి అందువల్ల మంచి పుస్తకం చదవాలని మనం ఎప్పుడూ కోరుకుంటాము పుస్తకాలను కొనడం చాలా సులభంగా తక్కువ ధరలో మనం సెకండ్ హ్యాండ్ బుక్స్ ఈజీగా కొనచ్చు ఈ ఈ పుస్తక అభ్యాసం మన మార్గదర్శనానికి సృజనాత్మకతకు ఎంతో సార్థకంగా ఉంటుంది